ఇరవై ఆరు సంవత్సరాలండి నా కొడుకు సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడండి అలాగే నా కొడుకు వీకెండ్ అని ఇంటికి రావాలనుకుంటున్నాాడండి శుక్రవారం నైట్కి ట్యాక్సీ బుక్ బుక్ చేస్తారా అండి అలాగే హైదరాబాదు నుండి నంద్యాలకి ట్యాక్సీ బుక్ చెయ్యండి హైదరాబాదు నుండి నంద్యాలకి రావాలంటే ఎన్ని గంటలు పడుతుందండి అలాగే ఎన్ని కిలోమీటర్స్ అండి మీరు ట్యాక్సీ బుక్ చేస్తారా అండి ఇంకా హైదరాబాదు నుండి నంద్యాలకి ట్యాక్సీ బుక్ చేస్తే ఎంత అమౌంటు పే చెయ్యాలండి ఎంత సమయం పడుతుంది అలాగే ప్రయాణం చేసే సమయంలో ఏమైనా మీరు ఫుడ్ కూడా అందిస్తారా అండి మా కొడుకు జశ్వంత్ కోసం ట్యాక్సీ బుక్ చేస్తారా అండి మీరు ట్యాక్సీ బుక్ చేస్తారని అనుకుంటున్నానండి మీరు ట్యాక్సీ బుక్ చేస్తునందుకు థ్యాంక్ యూ అండి